వెన్ను నొప్పును పోగొట్టుకోవడానికి మా ఊళ్ళో సాధారణంగా వాడే గృహవైద్యాలు ఏమిటి అంటే వెన వెనక్కి తిరిగి పడుకుని అక్కడ ఒక కొబ్బరి నూనెలతో మర్దనా చేసి కాసేపటి తరువాత అమృతాంజన్ వంటిది రాసి ఉంటారు అలా చేసి వారు రాత్రి పడుకునేటప్పుడు కూడా ప్లైవుడ్ అనే చెక్క పైన పడుకుని ఎటువంటి పరుపు కానీ దిండు కానీ వేసుకోకుండా ఆ చెక్క మీదే పడుకునేలాగా ఉండాలి అప్పుడు వారికి ఆ నడుము నొప్పి అనేది త్వరగా తగ్గిపోతుంది